కిందటి వారం మా మిత్రులు అందరు స్కర్ట్లు కొనుక్కున్నారని అవి నచ్చి నేను కూడా ఆన్లైన్లో చూసి నాకు నచ్చినవి కొనుక్కున్నాను నాలుగు జతలు పెట్టాను అందులో రెండు వచ్చాయి రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మొదటి ఆరు నెలలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే దాని నాణ్యత రంగు చాలా బాగుంది మిగిలిన వాటితో పోలిస్తే చాలా అద్భుతంగా వచ్చింది నేను అది మంచిదని అనుకున్నాను కానీ రెండు మూడు వాష్లకు దాని రంగు పోయింది నాణ్యత మారిపోయింది చినిగిపోయినట్టుగా పాలిపోయింది రంగు బాలేదు రంగు మొత్తం మారిపోయింది ఆరు నెలల తర్వాత ఇలా అయిపోయింది నేను మొత్తం నాలుగు పెట్టాను రెండు జతలు పాడైపోయినాయి ఇప్పుడు మిగిలిన రెండు కూడా అలాగే ఉంటాయేమో అని భయం వేస్తుంది నా మిత్రులకి చెప్పాను నా మిత్రులికి చెప్తే వారంతా వారి బట్టలు కూడా అలాగే ఉన్నాయి అని అన్నారు ఆన్లైన్లో ఇంకెప్పుడు వస్త్రాలు కొనుక్కోవద్దు అని నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఆన్లైన్లో చూపిస్తున్నట్టుగా బయటికి రావడం లేదు అందులో ఏమో నాణ్యత బాగుంది రంగు బాగుంది అని మొత్తం తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కొనుక్కున్నాము కానీ కొన్నంత మా తక్కువ ధరకు వస్తున్నాయి అని కొన్నంత మాత్రాన రంగు మారిపోవడం నాణ్యత పోవడము ఉంటే అలాంటి దుస్తులు ఎందుకు కొనుక్కుంటాము మనము రా డబ్బులు ఎక్కువైనా నచ్చినవి కదా కొనుక్కుంటాము కానీ అందులో చూపించినట్టుగా బయటకి వస్తున్నాయి కానీ ఆ రంగు రూపురేఖలు ఆరు నెలలు మాత్రమే ఉంటున్నాయి దాని తర్వాత పోతున్నాయి ఇలాంటి వస్త్రాలు ధరించడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు కొనుక్కోవడానికి కూడా నచ్చడం లేదు అసలు బాలేదు రంగు పోయింది దాన్ని చూస్తే చిరాకు వస్తుంది ఇంతకు ముందుకొన్న అన్ని జతలలో గల నాణ్యత లేకుండా వచ్చినది ఇదే అతి త్వరగా పోయింది దాని వెనకాల కొన్న వస్త్రాలు అన్నీ బాగున్నాయి ఇది ఆరు నెలల క్రితం కొన్నాను కానీ ఇప్పటికీ ఏదో సంవత్సరాల తరబడి వాడిన వస్త్రంలాగా ఉంది బాలేదు కనుక మేము ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాము